మా ప్రాంతంలో ఆడవారు కూడా చేపలు వేటకు వెళ్తారు అలాగే అధిక శాతంలో ఆడవారు తమ భర్తలతో పాటు చేపలు వేయడానికి వెళుతు ఉంటారు వారు ఎంత సమయం అంటే చేపలు దొరికేదాకా ఉంటారు అవి వేటాడుతు దొరకడానికి చాలా ఆలస్యం అవుతుంది కొన్ని కొన్ని సార్లు తొందరగా పడతాయి కొన్ని సార్లు లేట్ అవుతాయి అలాగే అవి చేపలు వలలో పడేంతసేపు అక్కడే ఉంటారు మగవారి కంటే ఆడవారు కూడా వేగవంతంగా చేపలు పట్టి వలలతో చేపలు పట్టుకుంటు అలాగే వారు పడుతున్నపుడు ఆడువాళ్ళు అమ్ముతారు అలా చేయటం వల్ల వారికి ఆదాయం బాగుంటుంది అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా ఒకరు చేపలు పడుతుంటారు ఇంకొకరు చేపలు అమ్మడానికి రెడీగా వాటిని తీసుకొని వెళ్ళి అలా ఒక ప్లేస్లో చేపలు అమ్మడం జరుగుతుంది మా ఏరియాలో అయితే అలాగే చాలా మంది ఆడువారు చేపలు పట్టుకొని వచ్చి అమ్ముతారు అయితే కొంతమంది అయితే చెరువులలో వెళ్ళి కొన్ని కొన్ని క్యాన్స్ అలాగే త్రేడ్స్ దారాలు కట్టుకొని చేపలు పట్టుకొని వచ్చి కూడా అధికంగా అమ్మడం జరుగుతుంది